నేను జేకె టైలర్స్ నుండి మాట్లాడుతున్ననండి ఎం కావలి మీకు చెప్పండి మా దాంట్లో అన్ని క్లాత్స్ అవైలబుల్ గా ఉంటాయి మీకు ఏ ఇష్టంగా కుట్టాలో మీరు వచ్చి కొల్తలు ఇవ్వండి ఆ మెజర్మెంట్స్ ఇవ్వండి ఒక షర్ట్ అంటే మీ పర్సనాలిటీ బట్టి ఉంటుందండి మెత్తగా థిన్ గా ఉన్నారనుకో బక్కగ ఉన్నారనుకో తక్కువ క్లాత్ పడుతుంది మీరు ఫ్యాట్ గా ఉన్నరానుకో ఎక్కువ క్లాత్ పడుతుంది కదా మన పర్సనాలిటీ చూస్తేనే వాళ్ళ కొల్తలు తీసుకుంటేనే మనకప్పుడే ఎంత పడుతుందని చెప్పగలము అంటే క్లాత్ ని బట్టి రేట్ ఉంటుందండి కొంచం జేరి టైపు రిచ్ గా కనిపియాలంటే హై లుక్ కనిపించాలంటే కొంచం ఎక్కువ రేట్ ఉంటుందండి కొంచం నార్మల్ గా కావాలంటే అట్లుంటది ఏదైన బట్టని బట్టి రేట్ ఉంటుందండి మేము కుట్టినందుకు అందరికి ఒక లాగానే తీసుకుంటాం బట్ క్లాత్ ని బట్టి ప్రైసెస్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి ఫార్మాల్ కి మాక్సిమం అయితే ఓ నాలుగు వందల నుంచి ఐదు వందలు అయితాయి అండి కుట్టినందుకు మీటర్ మ్యారేజ్ కి ఒక థౌసండ్ వరుకు అయితాయి ఎందుకంటే హై రిచ్ రిచ్ లుక్ ఉండాలి కదా మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి మీకు మా షాప్ లో అన్ని రకాల క్లాత్స్ ఉంటాయి అండ్ మీ దగ్గర మెజర్మెంట్స్ తీసుకుంటాం మీరు థిన్ ఉంటారా దొడ్డు ఉంటారా మీరు బక్కగా ఉంటారా దొడ్డు ఉంటారా బక్కగ ఉంటే తక్కువ క్లాతే పడుతుంది కొంచం తక్కువ రేటే అవుతుంది మీటర్ కి అర్దం కాలేదు అన్ని క్లాత్స్ అవైలబుల్ గానే ఉన్నాయి మా దగ్గర ఇన్ టైమ్ కి ఇచ్చేస్తాం మీరు ఈరోజు సాయంత్రం వరకు కావాలంటే మేము ఆఫ్టర్నూన్ వరకు ఇచ్చేస్తాం ఒక ఒన్ హౌర్ బిఫోరు టు అవర్స్ బిఫోర్ ఏ మేము తీస్కొచ్చి మీకు ఇచ్చేస్తాం అది కూడా మేము హోమ్ డెలివరీ ఇస్తాం మీరు మా షాప్ కి రావాల్సిన అవసరం లేదు స్టిట్చింగ్ కా ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల మధ్యలో అవుతాయి కాని రిచ్ లుక్ వస్తుందండి మళ్ళి మీరు కుట్టించుకున్న డ్రెస్ అనేది ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు ఉంటుంది మేము దానికి అష్యూరెన్స్ ఇవ్వగలం అహా కలర్ షేడింగ్ అవేమి ఉండవు చిరిగిపోవటం కూడా తొందరగా చినిగిపోవు ఎందుకంటే మేము క్వాలిటీ క్లాత్ యూజ్ చేస్తాం కదా మంచిగా ఉంటుందండి మీరు వచ్చి ఒకసారి మా సెంటర్ ని విజిట్ చేయండి మీరు ఎప్పుడు అవైలబుల్ ఉంటారు అప్పుడు రండి మా షాప్ టైమింగ్ వచ్చేసి టు టు నైట్ టెన్ మోర్నింగ్ నైన్ టు నైట్ నైన్ ఓ క్లాక్ వరకు మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి మేము మీ మెజర్మెంట్స్ తీసుకుని తొందర్నే మీకు ఎప్పుడు అవైలబుల్ ఉంటే మేము అప్పుడు అందిస్తాం మీకు కుట్టి మీరు ఎలా అంటే అలానే ఇస్తాం మీరు ఒకసారచ్చి కలవండి అంతే ఇగ ఆ ఒకే థ్యాంక్ యు అండి